మా ఊరిలో కోవిడ్ చాలా ఎక్కువగా ఉన్నాది పారిశుధ్యం సరిగా చేయటం లేదు డ్రైవర్ మాస్క్ వేసుకోలేదు టాక్సీ సీట్లు కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి నేను డ్రైవర్కి చెప్పాను మీరు మాస్క్ వేసుకోండి టాక్సీ సీట్లను కూడా శుభ్రం చేయండి అని కానీ అతను వినలేదు మరుసటి రోజు కూడా అలాగే వచ్చాడు కావున రవాణా శాఖ ఏజెన్సీ వారికి ఈ విషయం తెలియచేయటానికి నేను చాలా చింతిస్తున్నాను